నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం నేను స్కూల్లో ఉన్నప్పట్నుంచెల్లి డ్రాయింగ్ వేస్తూ ఉన్నాను ఆ చిన్న చిన్న డ్రాయింగ్స్ వేస్తూ ఉన్నాను అప్పుడు మా స్కూల్లో కూడా నాకు మంచిమంచి బహుమతులు వచ్చేవి ఎందుకంటే స్కూలింగ్ కాబట్టి అంతగా ఎవరు ఎక్కువ మొగ్గు చూపే వాళ్ళు కాదు అందరు ఎక్కువగా ఆటల వైపు ఆసక్తి ఉండే వాళ్ళు కానీ నేను మాత్రం ఎక్కువగా డ్రాయింగ్ చేస్తూ ఉండేదాన్ని అట్లనే నా డ్రాయింగ్ కెరియర్ని నేను ఆపుకోలేదు ఇంటర్మీడియట్ కూడా డ్రాయింగ్ వేస్తూనే ఉన్నాను ఇంటర్మీడియట్లో కూడా నాకు మస్తు అనిపిచ్చింది ఎందుకంటే నాకు కాలేజ్లో కూడా బాగా బహుమతులు వచ్చాయి తర్వాత మా డాడీ నన్ను ఇంజనీరింగ్ చెయ్యాలని చాలా ఫోర్స్ చేసాడు కానీ నేను నా లక్ష్యాలను మర్చిపోలేదు నేను డ్రాయింగ్ వైపు కెరియర్ని ఎంచుకోవాలనుకున్నాను అందుకోసమే డిగ్రీ ప్లస్ నేను కళల ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అందులో డిగ్రీ చదువుతో పాటు ఇంకా అన్ని కళలు నేర్పిస్తారు కొంతమందికి మల్టీమీడియా అంటే ఇష్టం కాబట్టి కొంతమందికి డిగ్రీ ప్లస్ మల్టీమీడియా కొంత మందికి డిగ్రీ ఫ్రె ప్లస్ డిఫెన్స్ నాలాగనే నాకు కూడా డిగ్రీ పె ప్లస్ ఆర్ట్ కెరియర్గా ఎంచుకున్నకెరియర్ని ఆర్టు వైపు మళ్ళించాను నాకు ప్రకృతి పేరు గాంచిన ఫోప్స్ మాగ్జిన్లో నేను వేసిన ఆ ఆ చిత్రం రావాలని నా కోరిక ఎందుకంటే అది పెద్ద ఆ పెద్ద మాగ్జిన్ కాబట్టి అందులో పేరు వస్తే నాకు మంచి కెరియర్ ఉంటుంది అండ్ అట్లనే కాకుండా డ్రాయింగ్ వైపు వెళ్తే మంచి డిసైనర్ కూడ అవ్వచ్చు చాలా డిమాండ్ ఉంది ఈ రోజులలో మంచి మంచి ప్లాన్స్ వేసుకోని కెరియర్ వైపు అడుగులేస్తే ఏదైనా సాధించగలమనే అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో చదువనేదే ముఖ్యం కాకుండా వేరే వేరే కళల పైన కూడా దృష్టి చూపితే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ ఎంతో సంతోషంగా సక్సస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు అందుకే నేను డ్రాయింగ్ని దైర్యంగా ఎంచుకోగలిగి నా కెరియర్ని ఇలా మలుచుకోగలిగాను